ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి చేయబడే ప్రధాన పంటలు వరి గోధుమలు మొక్కజొన్న పత్తి ఇలాంటి ఎన్నో పంటలను మనం పండిస్తాము అందులో ఎక్కువగా అయితే మిరప పంటను ధనియాల పంటను ఆయిల్ ఫార్మ్స్ మనము ప్రాధాన్యం ఇస్తాము వీటిలో మనకు ఏవిధంగా అయినా మనం వీటిని సాగు చేసుకొని సాగు చేసి అందరికి దానికి తగిన ధరను పలికిచ్చి తరువాత మనం రైతులకు భరోసానిచ్చి రైతుల రైతుల కష్టాన్ని మనమెప్పుడు ఆదుకొనేలాగా ఉంటాము